నమస్తే బాగుందండి మీరు బాగున్నారా ఎలా నడుస్తుంది వర్క్ంతా ఆ

హా అంటే ఆహా మీరు అంటే ఎలా నడుస్తుంది ఏం చేస్తున్నారు కరెక్ట్ వర్క్ అవుతోందా కరెక్ట్ బిజినెస్ కరెక్ట్ అవుతోందా లేదా అని కనుక్కుందామని చేసాను ఓకే మరి మరి ఇప్పుడు మన మరి స్టో అంటే ఇప్పుడు ఎక్కువ ఏది డిమాండ్ ఎక్కువ ఏ ఐటెమ్ సేల్ అవుతోంది ఎట్లాంటి ఫుడ్డు ప్రజలు ఇష్టపడుతున్నారు తినడానికి వచ్చే కస్టమర్స్ అవును అవునవును మరి నీట్నెస్ ఎలా పాటిస్తున్నారు ఓకే ఓకే ఓకే అంటే ఇప్పుడు మీకు వచ్చే వస్తువుల్లో ఓన్లీ ఓ కొన్ని నాన్వెెజ్ ఐటమ్స్ తగ్గించి వెజ్ పెంచాలన్నమాట ఓకే ఓకే ఓకే మరి ఇప్పుడు వెజ్లో కూడా ఎలాంటి అంటే మామూలుగా కొంతమంది కస్టమర్ ఇలా డిమాండ్ చేస్తారు ఇదే కావాలి అదే అని అలా ఓకే సరే సరే ఓకే థ్యాంక్ యూ